ఎలక్ట్రీషియనా మ్యాడమ్ మాకు టు వాటర్ మోటార్స్ కావాలండి మాకు టూ వాటర్ మోటార్స్ కావాలి మాది శ్రీకాకులమండి

ఎంతుంటుంది రేటు

మీరే వచ్చి ఫి ఫిట్ చేస్తారా ఎంత ఉంటుంది మ్యాక్సిమం మీరేం తక్కువ ఇవ్వరా మ్యాడమ్ కానీ ఇంట్లోకి కూడా మంచి పెద్ద వాటర్ మోటర్ ఇవ్వండి చిన్నదొద్దు ఎక్కువ మంది ఉంటాం కాబట్టి పెద్ద వాటర్ మోటర్ అయితే తొందరగా నిండుతుంది కదా టూ ఫ్లోర్స్ పైకెక్కించడం వాటర్ అందుకే పెద్ద వాటర్ మోటర్ అయితేనే సెట్ అవుతుంది చిన్న వాటర్ మోటర్ అయితే సెట్ కాదు మాకు మీ మీ షాప్ ఎక్కడుంటాదండి నేనొచ్చి వాటర్ మోటర్లు సెట్ చేసుకుంటాం మీరు అదొచ్చి మీరు ఫిక్స్ చెయ్యండి మంచి బ్రాండెడ్ వాటర్ మోటర్ ఇవ్వండి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది వాటర్ మోటార్కి సరే అండి మీరు రేపొచ్చి రేపు మధ్యానం వరకొచ్చి మా వాటర్లు రెండు వాటర్ మోటర్లను ఫిక్స్ చేసి వెళ్ళండి మేం మనీ ఇస్తాము ఓకే అండి సరే ఓకే కానీ మీరెక్కడికైనా వచ్చి ఫిక్స్ చేస్తారు కదా మాకు ఫిక్స్ చేసేవాళ్ళు కావాలి మాకు వాటర్ మోటర్సు ఓకే అండి సరే త్యాంక్ యు